హలో నమస్తే అండి అదే మా ఇల్లు కట్టుకుని చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంటీరియర్ గట్టా చేయించాలండి ఇంటీరియలొకటి సీలింగ్స్ వేయిపించాలి ఇంకా టైల్స్ అవి కూడా చాలా పాడైపోయినయి కొత్త టైల్స్ న్యూ న్యూ వెర్షన్లో వచ్చినవి అవి వేయిద్దామనుకుంటున్నాము ఇంకా కబోర్డ్స్ అవి షెల్ఫ్స్కి చెక్కవి కావాలి మంచి టేకు చెక్కతో చేయిద్దామనుకుంటున్నాను ఇంకా అండి వాష్రూమ్లో కూడా టైల్స్ కావాలి పైన సీలింగ్కి మంచి డిజైన్స్ కావాలి లైట్తో ఇప్పుడొస్తున్నాయి కదా మోడల్స్ సెట్ అవే కావాలి చెక్క టేకు చెక్క కావాలండి ఇంకా డోర్స్ అవి కూడా బాగా చెద పట్టేస్తున్నాయి అదొకటి డీసెంట్గా కొంచెం ఆఫీషియల్ లుక్ కావాలి సీలింగ్ కూడా కొన్ని డిజైన్స్ మాకు పెట్టండి నేను సెలెక్ట్ చేస్తాను ఓకే అండి వాల్ పెయింటింగ్స్ కూడా మంచి బర్డ్స్తో నేచర్ లుక్ అది కావాలి ఎలాంటివి అంటే ఇంకా చెరగకూడదు మొత్తం కంప్లీట్ వాల్ అంతా ఫోర్ సైడ్ వాల్స్లోనూ ఒకటి త్రీ సైడ్స్ రావాలి అలా మీకూ నెక్స్ట్ వీక్ కుదురుతాదా అండి ఈలోపు మేము మనీ మనీ అది అరెంజ్ చేసుకుంటాం ఎంతవుతదండి కబోర్డ్స్కి వాటికి ఎంత అంటే తెలిసినవారు కదాని అడిగాను ఏమన్న తగ్గిస్తారా అయ్యేలాగ చూస్తారా ఓకే అండి నేను అరెంజ్ చేసుకుంటాను మనీ చే మ చెక్క మాత్రం చాలా మంచిది కావాలండి ఓకే అండి